నిజంగా ఆలోచింపచేసే ఒక పుస్తకాన్ని మీరు ఎప్పుడైనా చదివారా అది ఏమిటి మీకోసం ఏ ఆలోచనలను తీసుకొచ్చింది మీరు ఏదన్నా బుక్ రీడింగ్ క్లబ్లో చేరారా నేను చాలా పుస్తకాలు చదివాను ఆ పుస్తకాలలో నాకు బాగా నచ్చింది దాక్ బాగా ఆలోచింపజేసింది అంటే వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే ఒక బుక్ ఉంటుంది ఆ బుక్ మనకి రాసింది అబ్దుల్ కలాం ఆ అబ్దుల్ కలాం ఎవరు మన రాష్ట్రపతి అయిన అబ్దుల్ కలాం మన రాష్ట్రపతి ఒక ఇస్రో లోకస్ ఒక శాస్త్రవేత్త ఆయన మనకు ఒక బుక్ రాశారు దాని ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకం పేరే వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే ఒక పుస్తకం దాని ఏంటిదంటే హబులు హ బుక్ చదవడం వల్ల మనకి ఏం తెల్ నాకు ఏమి ఆలోచనలు వచ్చాయంటే మనకొక గమ్యం ఎలా పెట్టుకోవాలి ఆ గమ్యాన్ని ఎలా చేరుకోవాలి అలాగే మనలోని ఉన్న ఆసక్తిని మనలోనే ఉన్న ఆ దృఢత్వాన్ని అన్నీ ఎలా ఒకరికి చెప్పేలాగా చేసుకోవాలి ఇప్పుడు మనం ఇ అనుకుంటాం

మనం మన గమ్యంని ఎలా సెట్ ఎలా పెట్టుకోవాలి ఎలా చేరుకోవాలి అనే ఒకదానిమీద మనకు ఒక అవగాహన వస్తుంది ఇంకా మనకి ఎన్నెన్నో తెలియజేస్తుంది ఎలా దా మన గమ్యం పట్ల మనం ఎంత ఆసక్తికరంగా ఉండాలి దానిపై ఎంతో ఓర్పుతో ఉండాలి మనం ఒక విజయాన్ని అందుకోవాలంటే మనం ఎలా తయారవ్వాలి ఏయిస్ ఎంత సమయస్ఫూర్తి ఉండాలి మనలో ఉన్న ఏదైతే మనకున్న బలాన్ని కానీ తెలివిని కానీ ప్రతీ ఒక్కదాన్ని అది బయటికి తెస్తుంది దాని వల్ల మనకి ఏమైతుందంటే మనకి ఇంకా ఆ పుస్తకాన్ని చదవాలనే ఆసక్తిగా ఉంటుంది అలాగే మన జీవితంలో ఎలా విజయాన్ని సాధించాలని ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి నేను ఇలాంటి పుస్తకాలు ఎన్నో చదువుతూ ఉంటాను అప్పుడప్పుడు ఇలా పుస్తకాలు కొన్ని చదివిన దాంట్లల్లో ఇలా అబ్దుల్ కలాందే నాకు చాలా నచ్చింది ఇలా ఆలోచనలు చేసి ఇలా నా కొత్త కొత్త ఆలోచనలు క్రియేట్ చేసింది నేను రీడింగ్ క్లబ్లో చేరాలని అనుకున్నాను కానీ నాకు నా ఒక్క చదువు వల్ల నేను దేంట్లో చేరలేకపోయాను కానీ నేను భవిష్యత్తులో నాకు ఛాన్స్ ఉంటే నాకు ఒక అవకాశం ఉంటే మాత్రం నేను పక్కా రీడింగ్ క్లబ్లో చేరాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఆ రీడింగ్ క్లబ్లో చేయడం వల్ల మనకు కొత్త కొత్త పుస్తకాలు చదవడానికి ఒక ఆసక్తికరంగా ఉంటుంది అలా చదవడం వల్ల మనలో ఎన్నో ఆలోచనలు వస్తాయి ఇలా అవ్వడం వల్ల మనం ఎంతో మంచిగా ఉంటాం కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఇలా పుస్తకాలు చదువుతూ ఉంటే మనకి కొన్ని కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి అలాగే మన జీవితంలో ఎలా మార్పులు చేసుకోవాలి ఎలా సమయస్పూర్తిగా ఉండాలి అలా ప్రతీ ఒక్కటి మనకి తొందరగా అర్థమయిపోయి మనం చాలా మంచిగా మెదులుతూ ఉంటాము